నేను బైక్ మీద పెద్ద పెద్ద ట్రిప్పులు వేసినప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం పెద్ద పెద్ద ట్రిప్పులు బైక్ మీద వేసినప్పుడు మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం మధ్యలో అనారోగ్యం కానీ ఒకవేళ పడినట్లు అయితే మనకు దగ్గరలో హాస్పిటల్స్ కానీ మెడిసిన్ కానీ ఏది దొరకదు కాబట్టి నా ట్రిప్ని నేను పక్కా ప్రణాళికతో నేను నిర్మించుకుంటాను అది ఎలా అంటే నాకు ట్రిప్ని వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఏ రోజు నేను తిరిగి వస్తానో చూసుకుని దానికి కావాల్సినంత ఆహారాన్ని సమకూర్చుకుంటాను అంతేకాకుండా దానికి కావాల్సిన మెడిసిన్ని నేను సేకరిస్తా ఉంటాను ముఖ్యంగా దగ్గు జ్వరం తలనొప్పి వెన్నునొప్పి ఇలాంటివి ఏమన్నా పెయిన్స్ వస్తే దానికి కావాల్సిన మెడిసిన్ నేను ముందుగానే తెచ్చి ఉంచుకుంటాను అంతేకాకుండా ఫిజియోథెరపీ కూడా నాకు తెలియడం వల్ల నా ఫ్రెండ్స్కి కానీ నాకు కానీ ఏమైనా నొప్పి వచ్చినప్పుడు ఫిజియోథెరపీ ద్వారా దాన్ని నేను నయం చేసుకుంటానని చెప్పుకోవచ్చు అలాగే నేను ట్రిప్ అంతట్లో నేనొక్కడినే బైక్ తోలను నా ఫ్రెండ్స్కి కూడా బైక్ వచ్చు కాబట్టి మేము కొంత సమయం ఒకళ్ళు బైక్ తోలితే మరి కొంత సమయం కొంత మంది బైక్ బైక్ తోలుతా ఉంటారు అనమాట అంటే సమయాన్ని పంచుకుంటూ మేము బైక్ అనేది రైడ్ చేస్తాం ఒక్కరే అంత దూరం మేము బైక్ అనేది తోలంమాట అందువల్ల మాకు శారీరక శ్రమ కొంచెం తగ్గుతదని చెప్పుకోవచ్చు అలాగే కూర్చునే పొజిషన్స్ని మేము ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాం దానివల్ల మాకు వెన్నునొప్పి అనేది తక్కువ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇలా కొన్ని కొన్ని చిట్కాలు మేము పాటించి బైక్ ట్రిప్ అనేది మేము మంచిగా చేసుకుంటాం దానివల్ల మేము ఎలాంటి అనారోగ్యం మేము పొందమని మేము చెప్పుకోవచ్చు అలాగే దారిలో ప్రయాణం అంతా ఒకేలాగా మేము జరుపుకుంటా దారిలో కొంత సమయం ఆగి మేము రెస్ట్ తీసుకుంటాం రెస్ట్ అనేది తప్పనిసరి ఎందుకంటే మన కష్టపడినప్పుడు రెస్ట్ లేకపోతే మనం ఖచ్చితంగా అనారోగ్యం చెందుతామని చెప్పుకోవచ్చు కాబట్టి కొంత కొంత సమయం మనం బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఆగి ఆగి మా ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు చాలా అలసట అని తక్కువ రావడం వల్ల మా ట్రిప్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇలా మరికొన్ని జాగ్రత్తలు నేను తీసుకుని నా బైక్ ట్రిప్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటాను